నాకు ఆశక్తికరంగా అనిపించిన విషము ఏంటి అంటే నేను కథ విన్నాను అది ఏమిటీ అంటే ఒక అడవికి మేతకు వెళ్ళిద్ది ఆవు అది మేతకు వెళ్ళినప్పుడు అక్కడ పులి చేతికి చిక్కిద్ది పులితో బతిమిలాడిద్ది ఆవు ప్లీజ్ నన్ను చంపకు నన్ను చంపకు అని నా ఇంటి దగ్గర నాకు ఒక దూడపిల్ల ఉంది అది నా కోసం ఎదురుచూస్తుంది నేను దానికి పాలివ్వాలి నన్ను చంపకు నీ ఆకలి తీర్చుకుందువు కాని నేను దానికి పాలిచ్చేసి తిరిగి వస్తాను అని చెప్పి అనిద్ది ఆవు మాటలు పులి నేనెలా నమ్మాలి అని అనిద్దది నా పిల్ల మీద ఒట్టు నేను ఈ పాలిచ్చి తిరిగి వస్తాను అని ఆవు వెళ్లి దూడకి దూడపిల్లకి పాలిచ్చి దానికన్ని జాగ్రత్తలు చెప్పిద్ది ఇలా ఉండు ఇలా పెరుగు ఇలా చెయ్యి అని దానికి అన్ని జాగ్రత్తలు చెప్పి అది ఇచ్చిన మాట ప్రకారం ఆ దూడపిల్లకు పాలిచ్చి తిరిగి పులి దగ్గిరికొస్తుంది ఆవు సత్యాన్ని చూసి పులి చాలా ఆశ్చర్యపోతుంది నీ సత్యానికి నేను భావించి మంచిగా బావించి నేను నిన్ను వదిలేస్తున్నాను నువ్వు దూడపిల్లతో మంచిగా ఉండు అని అంటుంది మంచిగా జీవించు అని నా ఆకలిని ఈరోజుకి వేరేదేమైనా తింటానులే అని చెప్పి ఆ అవును వదిలేస్తుంది ఈ కథనం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది ఇంకా ఆసక్తికరంగా కూడా అనిపిచ్చింది